హలో చెప్పండి అవునండీ చెప్పండి అవునండీ రిపోర్ట్ వచ్చింది ఆ ఈరోజే వచ్చింది ఆ ఇప్పుడే చూస్తున్నాను ఆమె రిపోర్ట్ షుగర్ కొంచెం ఎక్కువగా ఉందండి త్రీ హం త్రీ హండ్రెడ్ పైన ఉందండి షుగర్ అస్సలు ఫాస్టింగ్ ముందు ఎక్కువే ఉంది ఫాస్టింగ్ తరువాత ఎక్కువే ఉంది అసలు ఏం ప్రాబ్లెమ్ బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా మీరు ఇంక కంట్రోల్ చేసుకోండి అండి అసలు త్రీ హండ్రెడ్ పైన ఉంది మీకు ఈ మంత్ ఇన్సులిన్ ఇయ్యల్సిందే ఖచ్చితంగా మీరు వన్ మంత్ ఇన్సులిన్ తీసుకుంటేనే అది కంట్రోల్లోకి వస్తుంది ఫుడ్ కొంచెం కంట్రోల్లో రైస్ ఐటమ్స్ తగ్గించెయ్యండి తర్వాత వచ్చి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి బాయిల్డ్ వెజిటబుల్సు మార్నింగ్ కొద్దిసేపు వాకింగ్ చెయ్యండి తినిన తర్వాత ఈవెనింగు వాకింగ్ చెయ్యండి కొద్దిసేపు కూల్ డ్రింక్స్ అవన్నీ తాగ్గద్దు అండి షుగర్ షు షుగర్ తీసుకొనే తీసుకోవద్దు కాఫీలో కూడా ఒక్క స్పూన్ కూడా వేసుకోకండి ఒక వన్ మంత్ కంట్రోల్లో ఉండండి తగ్గిపోతుంది తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ తీసి చూస్తాము ఎలా ఉందని చెప్పి మీరు ఇలాగే కానీ మెయింటైన్ చేసుకున్నారంటే మళ్ళీ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది మళ్ళీ ప్రాబ్లెమ్ అవుతుంది చెప్తున్నా ఫుడ్లోనే కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి చూడండి ఎందుకంటే ఆ డైట్ కొంచెం మెయింటైన్ చెయ్యండి నేను ఫుడ్ చార్ట్ మీకు ఇస్తాను ఏం ఏం తీసుకోవాలో రోజు ఈవెనింగ్లో స్నాక్స్లో ఆయిల్ ఐటమ్స్ తగ్గించెయ్యండి మీరు కాఫీ టీ కూడా తగ్గించెయ్యండి గ్రీన్ టీ తీసుకోండి కొద్ది రోజులకి అంటే మీరు ఇన్సులిన్ రోజు వాడాలి అని నేను చెప్పటంలేదు కొంచెం కంట్రోల్ అయ్యేంతవరకు ఒక వన్ మంత్ వాడండి నేను ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తాను మీకు వేసుకోవడం భయంగా ఉంటే రోజు క్లినిక్కి వచ్చారంటే నేనే వేస్తాను మార్నింగు ఈవెనింగు ఎంతంటే ఫోర్ ఎమ్ఎల్ తీసుకుంటే చాలు మార్నింగ్ తినక ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఇన్సులిన్ వేసుకొని తర్వాత తినండి నైటు అలాగే ఈవెనింగ్ సెవెన్కి అలాగా తినెయ్యండి తినిన వెంటనే పడుకోవద్దండి సెవెన్కి తినేసారు అంటే ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి నైన్కి అలా పడుకోండి సరేనా ఆ ఈ వన్ మంత్ చూద్దాం మనం ఇన్సులిన్ వాడదాం ఈ వన్ మంతు వన్ మంత్ వాడేసిన తర్వాత ఆ వన్ మంత్ తర్వాత నేనే మళ్ళీ మిమల్ని చెక్ చేస్తాను బిఫోర్ ఫాస్టింగ్ ఒకసారి ఫాస్టింగ్ తర్వాత ఒకసారి తీస్తాము తర్వాత కంట్రోల్లో ఉంటే ఇన్సులిన్ వాడాల్సిన పని లేదు ఈ వన్ మంత్ వాడండి తర్వాత మనం ఫుడ్లోనే కొంచెం కంట్రోల్ చేసుకుందాం క్లినిక్కి వచ్చెయ్యండి సరేనా ఓకే